అంటే చిన్నప్పటి నుండి ఈ పీరియడ్స్ అంటే ఇవి ఏమీ తెలియదు పేరెంట్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరూ ఏమీ షేర్ చేసుకునేవాళ్ళు కాదు ఒక ఏజ్ వచ్చిన తరువాత తెలిసిన తరువాత మా దగ్గర అయితే వాళ్ళని చాలా కేర్ చేయడం వాళ్ళకి ప్యాడ్స్ తెచ్చి ఇవ్వడం అది కాకుండా వజైనల్ ఏరియాను వివాష్తో వాష్ చేయడం ఇలాంటివి చాలావరకు చేస్తాము అండ్ కొంత కొంత వరకైతే హీట్ ప్యాడ్స్ కూడా వాడతారు జనరల్గా నేనైతే హీట్ ప్యాడ్ హీట్ ప్యాడ్సె ప్రిఫర్ చేస్తాను మా ఇంట్లో వాళ్ళకి టాబ్లెట్స్ ఉంటాయి పిరియడ్ పేయిన్కి బట్ అవి మోస్ట్లీ అవాయిడ్ చేసేస్తాము ఎందుకంటే అవి చాలా బ్యాడ్ హెల్త్ కోసం అది ప్రతీ నెల జరిగేది దాన్ని మనం నార్మలైజ్ చేసి చూడాలి అండ్ హైజినిక్ ఉంచాలి ఎందుకంటే దాని వల్ల ఇన్ఫెక్షన్ అయి చనిపోయినవాళ్ళు కూడా ఉన్నారు హైజినిక్గా ఉంటూ దాన్ని నార్మలైజ్ చేసి అలానే చూస్తే ఫ్యూచర్ బాగుంటుంది లేడీస్ది కూడా ఎందుకంటే వాళ్ళకు ఆ ఫైవ్ డేసే ఎంత క్రూషియలో మనందరికీ తెలుసు అందుకే చాలా కేరింగ్గా ప్రతీది కేర్ తీసుకుంటూ చూసుకుంటాము వివాష్తోనే వాష్ చేసుకోవాలి అండ్ ప్యాడ్స్ వాడాలి అక్కడ ఏదైనా ఆన్వాంటెడ్ హెయిర్ ఉంటే రిమూవ్ చేసేయాలి ఇవి అండ్ ఎక్కువ ఫ్రూట్స్ తినడానికి ప్రిఫర్ చేయాలి ఇవి మనకి బేసిక్స్